దోమలు డెంగ్యూ జ్వరము మలేరియా బీటీవీ రాకుండా చేయడానికి ఎలా అంటే ఎలా అంటే మనము ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో పెనాయిలు డెటాయిలు ఇవి బాగా యూజ్ అవుతాయి ఎందుకంటే పిల్లలు ఉన్న కాడ అవి చాలా ముఖ్యము ఇంట్ ఇన్ బెస్ట్ అవి ఇంట్లోకి రాకుండా మెష్ డోర్ పెట్టించుకోవాలి ఫస్ట్ ఇంకా పెనాయిలు డేటాలు అవి యూజ్ చేయాలి బ్లీచింగ్ పౌడర్ యూజ్ చేయాలి ఫస్ట్ అఫ్ ఆల్ మనము మనం ఉండే ఏరియాలో క్లీనింగ్గా పెట్టుకోవాలి క్లీనింగ్ అంటే చెత్త ఏమి వేయకుండా పెట్టుకోవాలి డస్ట్ ఉన్న కాడ కొంచెం క్లీన్ నీటుగా ఉంచుకోవాలి దోమలు రాకుండా ఉం ఉంటాయి ఫస్ట్ అవి దానివల్ల డెంగ్యూ జ్వరము మలేరియా జ్వరము కూడా రాకుండా ఉంటాయి తో ఇప్పుడు చలి వర్షాకాలం వస్తుంది కాబట్టి చాలా నీట్నెస్గా ఉంచాలి ఏదైనా డస్ట్ ఉన్న కాడ వెంటనే బ్లీచింగ్ పౌడర్ చల్లండి పెనాయిల్ చల్లండి మలేరియాను డెంగ్యూ జ్వరము రాకుండా ఉంటుంది మళ్ళీ మనకు ఏమైనా దోమ కుట్టగానే ఫస్ట్ వెళ్ళాల్సిన ప్లేస్ ఏంటి అంటే హాస్పిటల్కి త వెళ్ళాలి వెళ్ళాక ట్రీట్మెంట్ చేసుకోవాలి చేసుకున్నాక వాళ్ళు డాక్టర్లు ఇచ్చిన మెడిసిన్ యూజ్ చేయాలి అలాగే మనము నీట్నెస్ కూడా పాటించాలి పాటించి పాటిస్తే దోమలు డెంగ్యూ జ్వరము ఇలాంటివి దగ్గరికి రావు